మ్యామ్ మేము నివసించే దగ్గర శిల్పారామం అనీ ప్రదేశం ఉంది అది మైదానమే అనవచ్చు అక్కడ చాలా చేతి కళలు చేతి వృత్తులు వాళ్ళు బాగా ఉంటారు బాగా పక్షులు బాగా నృత్యం చేస్తారు బాగా చాలా మంది సంధించటానికి వస్తారు చాలా గొప్పగా ఉంటుంది ఆడా అన్ని గొప్ప గొప్ప చెట్లు అరుదు అరుదైన కా కళలు నృత్యకళలు నైపుణ్య కళలు చాలా ఉంటాయి చాలా మంది పిల్లలు చాలా ఆడుకోవడానికి అక్కడ చాలా అందంగా ఉంటాయి చేతితో చేసిన చేతి బొమ్మలు చేతితో చేసిన వస్త్రాలు బాగా నిలువ బాగా దొరుకుతాయి శిల్పారామం చాలా మంది వచ్చిపోవడం వల్ల చాలా మంది సందర్శించడం వల్ల దానికి ప్రసిద్ది చెందింది చాలా గొప్పగా ఉంటుంది చాలా మంది చాలా విధాలుగా చెబుతారు వాటి గురించి వాటిలో జరిగే పిల్లలకి కి పిల్లలకి చాలా ఇష్టమైన ప్లేసు చాలా చాలా ఆహార పదార్థాలు దాంట్లో దొరుకుతాయి చాలా ప్రశాంతంగా ఉంటుంది చాలా చెట్లు చెట్లు పువ్వులు చాలా బాగుంటుంది చాలా ఆడుకోవడానికి చాలా చాలా చాలా ఆటలు ఇంకా చాలా మంది నృత్యకళలు ప్రశది ప్రదర్శిస్తారు ప్రదర్శిస్తారు ఇంకా మంచి మంచి బట్టలు మంచి మంచి ఆహార పదార్థాలు చిరుతిళ్ళు అక్కడ బాగా దొరుకుతాయి చాలా మంది వచ్చి సందర్శిస్తూ ఉంటారు ఎక్కడ లేని చేతి కళాకారులు అందరూ అక్కడ కనబడుతూ ఉంటారు అక్కడ మనం కళ్ళ ముందే చూడగలము వారి చేతియొక్క పనులను చాలా ఒక అందమైన వస్త్రాలను చేతి నుంచి చేయగలవి ఇంకా దాని రూపురేఖలు చాలా అందంగా ఉంటాయి బయట నుంచి చూడగానే ఎంతో ఆకర్షణీయంగా ఎంత మందిని ఇలా ఆకట్టుకునే విధంగా తయారుచేయి ఉంటుంది దాని మైదానం ఆ మైదానం ఒక గొప్పతనం అందరినీ ఆకర్షించుకునేలాగా అందరినీ ఆనందం పరిచేలాగా అక్కడ ఉండే జనాలని చూసి చాలా మంది ఇది చాలా బాగుందని చూడటానికి వచ్చే జనాలు కూడా చాలా మంది ఉంటారు చూసి ఆనందిస్తారు దగ్గరకి వెళ్ళాలి చూడాలి అనుకుంటారు లోపలికి వెళ్ళడానికి లోపల వెళ్ళడానికి డబ్బులు కుడా తీసుకుంటారు అలా మైదానంలో అలా ప్రసిద్ది చెందింది కాబట్టి డబ్బు దాని అదే మైదానం సేమ్ అదే విధంగా చాలా మైదానాలు ఉండ ఉంటాయి కాక కాకముందే చాలా మంది దాన్ని బాగా ప్రసిద్ది చేసారు చాలా మంది వచ్చి సందర్శించి మన రాష్ట్రం వాళ్ళే కాకుండా ప్రక్క రాష్ట్రాల వాళ్ళు పొరుగు వారు కుడా వచ్చి దాన్ని సందర్శించుకొని దానికి చేతివృత్తి వాళ్ళని ప్రోత్సహించి వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళు చేసిన వాటికి పైసలు కట్టి వాళ్ళు దగ్గర నుంచి పైసలు తీసుకు